ఎవరండీ చెప్పండి ఎవరు కావాలమ్మా మీకేం కావాలి

ఎవరండీ

ఆహా సరెండి ఆ పంపిస్తామ్మా మా మా దగ్గర రోజ్ల్లో కలర్స్ ఏమైనా కావాలామ్మా ఓన్లీ ఓకే ఇంకా దేసీ కార్నవాళ్ళ తర్వాత ప్లాస్టిక్ పూలు ఇలాంటివి ఇంకేమైనా ఆ ఆ ఆ

ఫ్రెష్గానే ఉన్నాయమ్మా మేము రై రైతులు దగ్గర వెంటనే తీసుకుంటామ్మా తీసుకుని వెంటనే మీకు పంపిస్తాము మీరు మాత్రం అడ్వాన్స్ పంపించండి అమ్మ ముందే పూల్ పూలకి చాలా డిమాండ్ ఉంది పెళ్ళిళ్ళ సీజన్ కదా మీలాగే అందరికి కావాలంటున్నారు మీరు తొందరగా డిడి చేసి పంపిస్తే నేను పంపించడానికి ప్రయత్నం చేస్తానమ్మా

అలాగే అలాగేనమ్మా సరే సరే ఓకేను థాంక్సమ్మా థాంక్యూ అలాగేనమ్మా అలాగేనమ్మా అలాగే అలాగే పచ్చి పూలు కదమ్మా మరి అలాగే పంపిస్తాం సరే సార్

తాజా అమ్మా సరే అలాగే అలాగేనమ్మా మరి తాజాగా పంపిస్తాం అలాగేనమ్మాలాగే సరేనమ్మా మంచిది వెల్కమ్ వెల్కమ్ అలాగేనమ్మా